ట్వంటీ త్రీ జూన్ టూ తౌసండ్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైంటీన్ నైన్టీ నైన్ ట్వంటీ థర్డ్ జూలై టూ తౌసండ్ టూ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ తౌసండ్ త్రీ